భారతీయ రవాణా వ్యవస్థ సమీక్ష సవాళ్ళు అవకాశాలు భారతదేశం ఒక విస్తృతమైన మరియు విభిన్న రవాణా వ్యవస్థను కలిగి ఉంది ఇది దేశంలోని ఆర్థిక అభివృద్ధికి మరియు ప్రజల భవిత నాణ్యత కిలలకు కిలాాకాలంగా పనిచేస్తుంది భారతీయ రవాణా వ్యవస్థ ప్రధానంగా రోడ్లు రైల్వే విమాన రవాణాలు జల మార్గాలు మెట్రో రైళ్ళు మరియు పారిశ్రామిక రవాణా మార్గాలు అనే విభాగాలుగా విభజించబడింది భారతీయ రవాణా వ్యవస్థ విభాగాలు రోడ్డు రవాణా భారతదేశంలో రోడ్డు రవాణా అత్యంత విస్తృతమైనది దాదాపు అరవై అరవై పర్సెంట్ భద్రమైన సరుకు రవాణా డెబ్భై ఐదు ప్రయాణికులకు రవాణా రోడ్ల ద్వారా జరుగుతుంది భారతదేశం ద్వితీయ అతిపెద్ద రోడ్లు నెట్వర్క్ కలిగి దేశంలో ఉంది ఎక్స్ప్రెస్ వైపున నేషనల్ హైవే స్టేట్ వైపున గ్రామీణ రోడ్లు కలిసి దేశ రవాణా వ్యవస్థకు మూలాధారంగా పనిచేస్తాయి బల్క్ ట్రాన్స్పోర్టేషన్ ట్రక్కులు బస్సులు ఆటోలు బైకుల ద్వారా రవాణా అత్యధికంగా జరుగుతుంది రైల్వే రవాణా భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల రవాణా వ్యవస్థ రెండు వందల కోట్ల మందికి పైగా ప్రయాణికులు సంవత్సరానికి ప్రయాణిస్తారు విమాన రవాణా భారతదేశంలోని విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది నిల్వ విమానాశ్రయాలకు అభివృద్ధి సాంఘిక విమాన ప్రయాణం పెరుగుతుంది తీరు ఉ ఉడాన్ ప్రాజెక్టు వంటివి అభివృద్ధికి సహాయపడుతున్నాయి ఇండిగో ఎయిర్ ఇండియా విస్తారా స్పైస్ జెట్ వంటి కంపెనీలు ఈ రంగంలో ప్రధానం జల రవాణా దేశంలో పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ అంతర్జాతీయ జల మార్గాలు ఉన్నాయి సముద్రంలో మార్గాల ద్వారా నలభై పర్సెంట్ వరకు కార్గో రవాణా జరుగుతుంది ప్రధాన నౌకాశ్రయాలు ముంబై చెన్న చెన్నై విశాఖపట్నం కోచి కోల్కత్తా ఇన్నర్ నెట్వేస్ సద్దుల ద్వారా రవాణా అవుతుంది మెట్రో మరియు పట్టణ రవాణా మెట్రో రైలు వ్యవస్థ పెద్ద నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది ప్రస్తుతం భారత రవాణా వ్యవస్థ ఎదురుకుంటున్న సవాళ్ళు ట్రాఫిక్ మరియు ట్రాన్స్పోర్టేషన్ అవస్థలు దారిదీపి కాలుష్యం మరియు ఇంధన వినియోగం భద్రత మరియు ప్రమాదాలు ఆధునిక సాంకేతిక అంతర్నానం లేకపోవడం అవకాశాలు మరియు భవిష్యత్తు అభివృద్ధి దారులు గ్రీన్ ట్రాన్స్పోర్ట్ మరియు ఈవి విప్లవం స్మార్ట్ సిటీస్ అండ్ మెట్రో వ్యక్తి డిజిటల్ ట్రాన్స్పోర్ట్ మరియు కనెక్టివిటీ ఇంటిగ్రేట్ ట్రాన్స్పోర్టింగ్ ప్లానింగ్ భారతదేశ రవాణా వ్యవస్థ విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంది ప్రభుత్వం ప్రైవేట్ రంగం కలిసి పని చేస్తూ భద్రత వేగం సౌ సౌలభ్యం పెరిగింది వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది కాలుష్యం ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ విధానంలో అమలు కిలకం